నాకు తెలిసిన ఒక స్నేహితుడికి కాలేజీలో డిగ్రీ ఉంది వాడు చాలా బాగా చేశానని అనుకుంటున్నాడు ఎందుకంటే వాడు డైలీగా కాలేజ్కి వెళ్తూ ఉంటాడు వాడు తీసిన గ్రూప్ బిఎస్సి లోని కెమిస్ట్రీ గ్రూపు అది వాడికి చాలా ఇష్టమైన గ్రూపు అని నాకు చెప్పాడు ఆ గ్రూపులో వాడు చాలా బాగా చదువుతానని కూడా నాకు చెప్పాడు అందువలన వాడికి డిగ్రీలోని చాలా బెగానే డిగ్రీ చేసేశాడు వాడు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి వగ్గలేదు వాడు చాలా తెలివైన వాడు వాడు డిగ్రీ కూడా చాలా బెగానే కంప్లీట్ చేశాడు డిగ్రీకి వాడు చాలానే నాకు చెప్పాడు వాటి గురించి ఎలాగ అనేది కూడా నాకు ఎక్స్ప్లెయిన్ బాగా చేశాడు వాడు అలా డిగ్రీ పూర్తి చేశాడు